చెప్పండి మీరు ఎక్కడ పోవాలి అనంతగిరి వెళ్ళాలి అంటే మీరు అక్కడ వికారాబాద్ పోయి బస్ స్టాండ్ ఉంటుంది ఆడ బస్ స్టాండ్ పోయి అడిగితే తాండూరు బస్సు వెళుతుంది చూడమ్మ రాంగ్ బస్లో ఎందుకు ఎక్కినావు ఇది వేరే రూట్ పోతుంది ఇది ఇక్కడ మోంతేటు మరపల్లి ఈ రూట్ పోయే బస్సు ఉంది ఇది వికారాబాద్ వెళ్ళాలి బస్ స్టాండ్కి వెళ్ళి ఆడ నుంచి పోతే థర్టీ రూపీసో ఫార్టీ రూపీసో ఎంతనో ఉంటుంది దానికి అక్కడికి వెళ్ళాలి మీరు ఇక్కడు వచ్చి ఊరికే మా శంకరపల్లి నుంచి అంటే ఇక్కడ వికారాబాద్ రావాలి వికారాబాద్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి బస్ స్టాండ్ నుంచి అక్కడ నుంచి బస్సులు ఉంటాయి ఎవరికైనా అడిగితే తాండూరు బస్సు వెళుతుంది హైదరాబాదు రూటు హైద్రాబాదు నుంచి అక్కడ తాండూరు బస్సు ఉంటుంది అక్కడ నుంచి అనంతగిరి వెళ్ళాలి ఫార్టీ రూపీసో థర్టీ రూపీసో తీసుకుంటారు ఎందుకమ్మా ఊరికే మాకు దమాక్ ఖరాబ్ చేస్తారు క్రొత్తగా వస్తే ఎవరికైనా అడిగి ఎక్కాలి అక్కడ తాండూరు బస్సు పోతుంది అటు వెళ్ళండి ఇప్పుడు శంకరపల్లిలో ఉంటే అక్కడ నుంచి వికారాబాద్ పోండి వికారాబాద్ బస్సు ఎక్కారు అనుకో వికారాబాద్ బస్టాండ్లో దింపుతాడు అక్కడ నుంచి తాండూరు బస్సు ఉంటుంది తాండూరు బస్ పోతుంది చూడండి అనంతగిరి వెళ్ళాలి అంటే ఉంటాయి అమ్మా ఉంటాయి ఒక హాఫ్ అవర్కి ఒకటి పదిహేను నిమిషాలకి ఒకటి ఉంటూనే ఉంటాయి అప్పుడు అడగండి అక్కడకు పోయి అక్కడ కండక్టర్లకు వాళ్ళకు అడిగితే చెప్తారు తాండూరు బస్సు పోతుంది మీరు వచ్చి ఊరికే మాకు సతాయిస్తారు అన్నీ ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ దిగు ఫస్ట్ దిగి ఆ శంకరపల్లిది బస్ స్టాండ్లోకి పోయి అక్కడ నుంచి వికారాబాద్ బస్ ఎక్కు ఫస్టు వికారాబాద్ బస్సు ఎక్కితే వికారబాద్ బస్ ఎక్కితే అక్కడ్ నుంచి అనంతగిరి పోతుంది తాండూరు బస్ ఎక్కితివి అంటే